ఆంధ్రప్రదేశ్లోని మీడియా అనుసరించే ప్రధాన వార్తా విధానాలు లేదా నీతి నియమాలు ఎలా ఉంటాయి అంటే ఖచ్చితత్వం మీడియా ప్రసారించే సమాచారం ఖచ్చితంగా ఉండాలి మరి ఏదైనా తప్పుడు లేదా తిరస్కరించబడిన సమాచారాన్ని ప్రసారం చేయకూడదు మీడియా సమాచారాన్ని నిష్పాక్షితంగా ప్రసారం చేయాలి మరియు ఏదైనా వ్యక్తి లేదా వర్గానికి అనుకూలమైన కవరేజ్ను అందించకూడదు స్వతంత్రం మీడియాకు స్వేచ్ఛగా సమాచారాన్ని ప్రచారం చేయడానికి మరియు ప్రభుత్వం లేదా ఇతర శక్తివంతమైన వర్గాల నుండి భయం లేకుండా తన కార్యకలాపాలను నిర్వహించడానికి హక్కు ఉంది అలాగే మీడియా తన ప్రసారాలకు బాధ్యత వహించాలి మరియు తప్పులు జరుగుతున్నట్లయితే వాటిని సరిదిద్దడానికి చర్యలు తీసుకోవాలి దీన్నే జవాబు జవాబుదారీతనం అంటాం ఈ నీతి నియమాలను అనుసరించడం ద్వారా మీడియా ప్రజలకు ఖచ్చితమైన మరియు నిష్పాక్షితమైన సమాచారాన్ని అందించగలదు మరియు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతుంది ఆంధ్రప్రదేశ్లోని మీడియా ఈ నీతి నియమాలను అనుసరించడానికి కృషి చేస్తున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో వాటిని ఉల్లంఘించడానికి కూడా మీడియా సంస్థలు ప్రభుత్వం లేదా ఇతర శక్తివంతమైన వర్గాల నుండి ప్రభావానికి లోనవుతాయి మరియు వారి ప్రసావా ప్రసారాలను కూడా ప్రభావం చేస్తాయి మీడియా ఈ నీతి నియమాలను అనుసరించడం ద్వారా ప్రజలకు ఖచ్చితమైన మరియు నిష్పాక్షికమైన సమాచారాన్ని అందించగలదు మరియు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతుంది